నేను పాత్రలను ఏ విధంగా తోముతాను అంటే ఫస్ట్ ఇంట్లో నుండి పాత్రలు బ ట్యాప్ దగ్గర తీసుకు వచ్చి వేస్తాను ఆ ట్యాప్ దగ్గర తీసుకు వచ్చి వేసి అందులో ఉన్న మిగిలిన పదార్థాలు అన్నీ తీసి వేరే పక్కన డస్ట్బిన్లో వేస్తాను దాన్ని ఫస్ట్ అన్నీ ఏమి ఏమి అంట్లు లేకుండా ఏమి చెత్త చెదారం తొక్కలు తోడికలు లేకుండా ఫస్ట్ వాటిని మొత్తం క్లీన్ చేసి ఒక డస్ట్బిన్లో వేస్తాను తర్వాత వాటర్ పోసి ఆ వాటర్ని అందులో నుండి పడపోసిన తర్వాత ఎదో ఒక మార్కెట్లో దొరికే సబ్బు బట్టి ఆ బోళ్ళను తోమి శుభ్రం చేస్తాను ఫస్ట్ జిడ్డుగా లేని ఎక్కువ జిడ్డుగా లేని బోళ్ళని మాత్రమే శుభ్రం చేస్తాను తరువాత జిడ్డుగా ఉన్న బోళ్ళను శుభ్రం చేస్తాను జిడ్డుగా ఉన్న బోళ్ళని శుభ్రం చేయడానికి మనకు మార్కెట్లో దొరికే వివిధమైన సబ్బు సబ్బులు లేదా ఇంట్లో దొరికే చింతపండు వెనిగర్ నిమ్మకాయలు పెట్టి తోమడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్న ప్రయత్నిస్తాను ఎందుకంటే వాటిలో ఉన్న జిడ్డుతనం పోవడానికి వెనిగర్ పాత్రలోని జిడ్డును త్వరగా తీసివేస్తుంది అదే చింతపండు కూడా తొందరగా తొందరగా జిడ్డును పోయేటట్టు చేస్తుంది అందువల్ల నేను ఈ విధంగా జిడ్డు పోయేటట్టు చేస్తాను పాత్రలు శుభ్రంగా చేస్తాను